అంతర్జాతీయ పండుగలు ఇది భారీ బడ్జెట్లో భారీ భారీగా ఉంటాయి ఒక మత దేవత అలా అని ఏమీ ఉండదు వాళ్లకి ఇష్టమైన వాళ్ళని పూజించుకుంటా ఉంటారు ఆరోజు గుడి దగ్గరికి వెళ్లి అదంతా కూడా మంచిగా చేసి ఏమన్నా మొక్కులు అంటే ఎక్కువ కోడిని కానీ మేకని కానీ ఇస్తారు ఆ దేవతకి ఇచ్చి అమ్మవారి నైవేద్యంగా పెడతారు పెట్టినాక అవి తీసుకు ఇంటికి తీసుకు వెళ్తారు ఇంటికి తీసుకువెళ్ళినాక వంట చేసుకుంటారు వంట చేసుకున్నా ఊర్లో జాతర జరుగుతుంది ఆ జాతరకి అందరూ కూడా డాన్సులు వేస్తారు ప్రోగ్రామ్స్ వేస్తారు బాగా జరుపుతారు అండ్ అంబేద్కరు జయంతి కూడా బాగా చేస్తారు ఒక్క నెల రోజుల ముందు నుంచి ఊరురా తిరు తిరిగి ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి బాబా సాహీద్ అంబేద్కరి పుట్టినరోజు వస్తుంది కదా అనేసి చెప్పేసి మాట్లాడుకుంటారు మాట్లాడుకున్నాక వాళ్ళందరూ కూడా ఇంతింత అమౌంట్ అని వేసుకుని లేదంటే ఒకలు ఈవినింగ్ చికెన్ పెట్టుకుంట ఒకలు రైస్ పెట్టుకుంటామని చెప్తే నేను ఇంకొకలు మేము మొత్తం టెన్ట్ అవి పెట్టుకుంటాము అని మాట్లాడుకుంటారు చాలా సంబరంగా జరుగుతుంది అది ఒక నాలుగు రోజుల నుంచి మాకు పాటలు పెట్టి ఊరురా తిరిగి తిరిగి అంబేద్కర్ యొక్క గొప్పతనం గురించి అంబేద్కర్ యొక్క సాంగ్స్ గురించి బాగా చెప్తారు అది విన్నప్పుడు మనిషికి ఎంతో హాయిగా అనిపిస్తుంది మేం డాన్సులు వేస్తాం తిరుగుతాము తర్వాత ఒక మూడు రోజులు వరుసగా భోజనాలు పెట్టుకుంటారు అంబేద్కర్ గురించి మాట్లాడుకున్నాక పాటలు అండ్ తర్వాత ఈవినింగ్ సినిమాలు సినిమాల మధ్యలో టీలు ఇవన్నీ కూడా మా ఊరిలో ప్రత్యేకంగా జరుగుతాయి